నృత్యం అనేది జీవితంలో ఈ రోజుల్లో ఒక భాగం లాగా అయిపోయింది అంటే ఈ రోజుల్లో చిన్నా లేదు పెద్దా లేదు ప్రతీ ఒక్కరు పిల్లల్నుంచి ముసలి వాళ్ళ వరుకు అక్కడ జరిగే సెలబ్రేషన్సు దాన్ని బట్టి వాళ్ళ నృత్య ప్రదర్శన చేస్తూ ఉన్నారు అంటే నృత్య ప్రదర్శన అంటే అది ఒక స్టేజ్ కట్టి అండ్ దాని మీద ఉండాలి ప్రదర్శన చెయ్యాలి ఒక్కొక్కరు చేయాలి గ్రూప్ చేయాలి అలా అని కాదు ప్రతీ ఒక్కరూ ఇప్పుడు ప్రతీ పండగలకి కూడా ఆ ఏరియా వాళ్ళు అలా నృత్య ప్రదర్శనలు చేసుకుంటూ ఉంటారు అది జస్ట్ వాళ్ళ ఆనందం కోసం కోసం మాత్రమే అన్నమాట కొద్దిగా ఆ టైం హ్యాపీగా స్పెండ్ చేయడానికి అలా చేస్తూ ఉంటారు అలానే గ్రూప్స్లో నృత్య ప్రదర్శన అనేది చాలా బాగుంటుంది సింగిల్గా అంటే అది ప్రదర్శన టైప్ అవుతుంది కానీ అందరూ కల్సి వేస్కుంటే చాలా బాగుంటుంది అలానే ఈ రోజుల్లో యువతని కానీ ఎలాంటి వాళ్ళని కానీ ఏ ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళనైనా సరే నృత్యం చేయడానికి ప్రోత్సహించ్చడానికి అంటూ ఏం లేదు ఈ రోజుల్లో ఎందుకంటే సినిమాలను చూసే చాలా ప్రభావితంమవుతున్నారు ఈ రోజుల్లో ఆ పాటలకి డాన్సులు వెయ్యటం జస్ట్ బయట కొన్సర్ట్స్ అలాంటివి చూసి ప్రోత్సాహపడే వాళ్ళున్నారు సినిమాలను చూసి హీరోస్ని చూసి హీరోయిన్లు చూసి వాళ్ళలాగా మనం కూడా చెయ్యాలి అని అలాగ వాళ్ళని చూసి ఎంకరేజ్ వాళ్ళు చేస్తుంటారు వీళ్ళు దానికి ఇన్స్పైర్ అయ్యి వాళ్ళు కొద్దిగా డాన్స్ అనేది నేర్చుకుంటూ ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు సో ఒకరు ఒక్కరు ఈ రోజుల్లో ఇన్స్పైర్ చెయ్యాల్సిన అవసరం లేదు ఈ సినిమాలు వీటివల్లే ప్రభావితం ఎక్కువగా ఉంటుంది ఈ రోజుల్లో